నేడు భారతదేశంలో బాగా ఎదుర్కొంటున్న అతిపెద్ద పర్యావరణ సమస్య గురించి మనం మాట్లాడుకుంటే ఓజోన్ లేయర్ కి చిల్లు పడడం ఓజోన్ లేయర్ వల్ల మనకి సూర్యకిరణాలు మన మీద రాకుండా ఉండడానికి అది ఎంతగానో సహాయపడేది కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ రేడియేషన్ పొల్యూషన్ వాతావరణ కాలుష్యం శబ్ద కాలుష్యం ఇంకా తదుపరి కాలుష్యలు ఏవైతే మానవుడు అనేది కొత్త టెక్నాలజీని బాగా అలవాటు చేసుకున్నాడు దానితో లాభాలుతో పాటు ఇలాంటి నష్టాలు కూడా మనకు ఎంతగానో వచ్చాయి అందులో మొదట నష్టపోతుంది పర్యావరణం ఎందుకు అనగా ఇది వరకు ఉన్న పంట పొలాల్ని ఇప్పుడూ భూములు కింద బిల్డింగులు కింద ఇల్లులు కట్టుకోవడానికి మొత్తం అన్నిటినీ నరికివేస్తున్నారు పోనీ స్థలాలను అలా భూములను పంట పొలాలని భూములను చేసి ఇల్లులు కట్టుకుంటున్నారు బాగానే ఉంది కానీ మనం చూసుకుంటే చెట్టులు కూడా మొత్తం తీసేస్తున్నారు ఏవేంటి అంటే వైర్లుకి అడ్డంగా వస్తున్నాయి కరెంట్ ప్రొబ్లం అవుతుంది అది ఇది అని మొత్తం అంతా చెబుతున్నారు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే నదులను కాలువలను కూడా కబ్జా చేస్తున్నారు వాటి మీద కూడా బిల్డింగులు అవన్నీ కట్టేసేసి ఇంకా చాలా చేస్తున్నారు తదుపరి ఇంకా నదులు విషయానికొస్తే మనకి మిగిలిపోయిన చెత్త తదుపరి అనవసరమైన పదార్ధలు అన్నీ దాంట్లో వేసి నదులను మొత్తం కాలుష్యం చేస్తున్నారు సముద్రాల గురించైతే చెప్పక్కర్లేదు దాని నుండీ సంవత్సరానికి బయటికొస్తున్న ప్లాస్టిక్ వల్ల ఎన్నో చేపలు కూడా చనిపోతున్నాయి ఇలా మనము చాలా చూసుకుంటూనే వెళ్ళాం దీని వల్ల మనకి వర్ వర్షాకాలం ఎండాకాలం చలికాలంలో కూడా చాలా మార్పులు వచ్చాయి వర్షాకాలంలో ఎండలు కూడా ఎండలు కాయడం ఎండాకాలంలో వర్షాలు కురవడం చలికాలంలో చలి వేయకుండా దారుణమైన ఎండలు చూడడం ఇలా ఎన్ని ఇంకెన్నో వైప ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు మీరు చూసుకుంటే ఒకానొక రోజు ఇది అడివి అని చాలామంది అనుకునేవారు కానీ ఇప్పుడు అదే చోట జనసంచారం మొత్తం పెరిగిపోయి ఎక్కడికక్కడ చెట్లు కొట్టేసి అడవులు కాస్తా మనుషులు తిరిగే ప్రాంతాలైపోయి వాగు వా వర్షాలు లేక పంటలు పండక ఎండలు పెరిగిపోతున్నాయి ఇలాగే వేడి పెరుగుతుంది అనంటే రేడియేషన్ వల్ల ఇంకా ఇంకా దారుణంగా ఈ వేడి అనేది చాలా పెరిగిపోతుంది చాలామంది ఏసీ వల్ల చల్లదనం వస్తుందనుకుంటున్నారు కానీ ఎవరు పడితే వాళ్ళు ఏసీ పెట్టుకోవడం వల్ల అది ఇంకా వేడిని చేస్తుంది ఇవన్నీ ముఖ్య కారణాలు ఓజోన్ లేయర్ చిల్లు పడడానికి ఓజోన్ లేయర్ అనేది మనకి సూర్యరశ్మిని మన మీద ఉండే పడకుండా కాపాడుతుంది కానీ అదే చిల్లు పడితే ఎండలు ఎందుకు ఎక్కువగా ఉండవు కానీ కరోనా టైంలో జనాలు అందరూ ఇంట్లో ఉండడం వల్ల ఓజోన్ లేయర్ కుదుటపడింది అని అన్నారు కానీ ఇప్పుడైతే మళ్ళీ జనాలు బయటికి రావడం మొదలైందో మళ్ళీ అది అలాగే తయారైంది సో కావున ఇలాంటి మార్పులనీ మనం చూస్తానే ఉన్నాం